హలో సార్ మేము ప్రకాశం స్కూల్ నుంచి మాట్లాడతున్నాం సార్ అయాన్ టీచర్ మీరు అయాన్ పేరెంట్సా అయాన్కి స్టమక్ పెయిన్ అంట సార్ ఇప్పుడు ఇప్పుడు వన్ అవర్ అలా స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అని చెప్తా ఉన్నాడు మేము ట్యాబ్లెట్ ఇచ్చినాము ఇప్పుడు ఏమి చేయమంటారు సార్ ఇంకా తగ్గలేదు సార్ మార్నింగ్ ఏమి తిన్నాడు యాక్టివ్గా ఉన్నాడు సార్ కానీ ఇప్పుడు వన్ అవర్ తర్వాత స్టమక్ పెయిన్ అని చెప్తున్నాడు సార్ స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్ ఇచ్చినాం సార్ పర్లేదు సార్ కానీ ఇంకా ఎక్కువ అయితే ఏమి చేసేది అందుకని మీరు ఒకసారి వచ్చి పిలుచుకుపోండి సార్ మా దగ్గర తీసుకోండి సార్ మేము కావాలంటే ప్రిన్సిపాల్ సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం సార్ అహా అదంతా ఏమి లేదు సార్ పడుకున్నాడు సార్ టాబ్లెట్ ఇచ్చినాము అందుకని కాసేపు రెస్ట్ తీసుకోమని పడుకోమని చెప్పినాం సార్ సరే సార్ తీసుకు వెళ్తాం సార్ థ్యాంక్ యూ సార్